మన ఆంధ్రప్రదేశ్లో వినోదానికి సంప్రదాయ విధానాలు చాలానే ఉన్నాయి అవి ఏంటంటే ముఖ్యంగా నాట్యం చేయటం సంగీతం నాటకాలు ఆడటం ఇలాంటివన్నీ చాలానే ఉంటాయి మా చిన్నప్పుడు అయితే బుర్ర కథలు చెప్పేవారు సో ఆ బుర్ర కథల్లో ఏదో ఒక చిన్న స్టోరీ చెప్పడం వాళ్ళు అటు ఇటు తిరిగి అన్ని చెప్పడం అనేది కొంత వినోదానికి మధ్య మధ్యలో జోకులు వేసి నవ్వించటం ఇలాంటివి అనేది బుర్ర కథలు వింటూ ఉంటే కాస్త వినోదంగా అనిపించేది అలానే చాలా చాలా ప్రాంతాల్లో ఒక్కొక్క ప్రాంతంలో ఒక్కొక్క రకంగా వినోద కార్యక్రమాలు చేపడతారు నెక్స్ట్ ఏంటంటే మన కూచిపూడి డ్యాన్స్ కూడా చాలా చాలా బాగుంటుంది ఆ కూచిపూడి డ్యాన్స్ కూడా చూడటానికి చాలా చాలా మంది ఆసక్తి చూపిస్తారు కూచిపూడి డ్యాన్సే కాకుండా బుట్ట బొమ్మలాట అని బుట్ట బొమ్మలాట దీన్నే తోలుబొమ్మలాట అని కూడా అంటా అంటారు అవి కూడా ఆడించేటప్పుడు వాళ్ళు మాట్లాడుతూ ఆ బుట్టలని అటు ఇటు కదపటం సో అలాంటివి అన్నీ కూడా చాలా బాగుంటాయి ఇంకా చెప్పాలంటే మన ఆంధ్రప్రదేశ్లో వినోదానికి చాలా చాలా కార్యక్రమాలే ఉన్నాయి సాంప్రదాయ విధానాలతో వస్తూ కూడా వినోదాన్ని అందించడం అనేది కొంత మంది ప్రత్యేకత సో ఏంటంటే హరి కథలు బుర్ర కథలు నాట్యమాడటం సంగీతం పాడటం ఇవన్నీ కూడా మనసుకి ఎంతో హాయిని కలిగిస్తూ చాలా చాలా వినోదాన్ని ప్రసా ప్రసాదిస్తూ చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా కన్నుల పండుగగా చూడ ముచ్చటగా ఓన్లీ మన ఆంధ్రప్రదేశ్లోనే ఇవన్నీ జరగడం అనేది ఒక సంప్రదాయం అన్నమాట ఈ సాంప్రదాయాల్లో మనము పాల్గొంటాము వాటికి అనుగుణంగా మెలకు మెల మెలగడమనేది ఒక చాలా మంచి పద్ధతి అంతేకాకుండా మనము సంగీతం వరకు వస్తే కొన్ని కొన్ని దేవుడు పాటలని లేదా కొంచెం పిల్లల పాటలని ఏవో ఒకటి సంథింగ్ స్పెషల్ క్రింద కొన్ని కొన్ని రకాల పాటలు వింటూ ఉంటే మనసుకు ఎంతో హాయిని ఇచ్చి ఆహ్లాదాన్ని కలిగించి చాలా చాలా బాగుంటుంది ఏదైనా మన తెలుగు వాళ్ళలో ఉన్నన్ని పండుగలు ఏంటి వినోదాలు ఏంటి సాంప్రదాయాలు ఏంటి ఇక ఏ దేశంలో కూడా లేదు రాదు కూడాను మన ఆంధ్రప్రదేశ్ మన ఇండియా అనేది చాలా చాలా గొప్ప వరం మనం ఇండియాలో పుట్టడం అనేది ఒక వరంగా భావిస్తూ ఉండాలి నేను అలా నేను అయితే అది చాలా అదృష్టంగా భావిస్తున్నాను నెక్స్ట్ మనం చేసే ప్రతీ పనిలో కూడా వినోదం ఇలా అన్నీ సమపాల్లలో ఉండటం అనేది చాలా అతి ముఖ్యమైన పని నెక్స్ట్ సినిమా హాల్లోకి వెళ్ళేటప్పుడు ఏదైనా కామెడీ సినిమా చూస్తూ ఉన్నట్లయితే కాసేపు అన్ని కష్టాలు మరచిపోయి వేరే లోకానికి వెళ్ళినంత ఫీలింగ్ వస్తుంది కాబట్టి మనము ఏ పని చేసినా సరే కాస్త వినోదంగా సాంప్రదాయక రీతిలో ఉండే విధానంతో చేసుకుంటే అవి చాలా చాలా బాగుంటాయి ఈ మనకు సంగీతం వరకు వస్తే పిల్లలకు ఇష్టమైన పన సంగీతాలు పిల్లలకి పెద్దవాళ్ళకు ఇష్టమైన సంగీతాలు పెద్దవాళ్ళకి లేదు ఇంకా దైవ కార్యక్రమంలో ఉన్నవాళ్ళు ఒక ఒక సాయంత్రం పూట వచ్చి కాసేపు అలాగా అక్కడ గుళ్ళో కూర్చోవటం కాసేపు రామ నామ కీర్తనలు లేదా వాళ్ళకి మనసులో ఏ దేవుడు అయితే ఆ దేవుడిని తలుచుకొని కీర్తనలు చెప్పడం భజనలు చెప్పడం ఇలాంటివి అన్నీ కూడా చాలా చాలా బాగున్నాయి సో మన మనమందరం కూడా వెంటనే త్వరత్వరగా చక్కగా అభివృద్ధి చెందాలని కోరుకుంటూ మనస్పూర్తిగా ఈవన్నీ కూడా అప్పుడు మనకు ఉన్నటువంటి సాంప్రదాయ విధానాలు ఈ వినోదానికి సంబంధించిన కార్యక్రమాలు అన్నీ కూడా ఇంకా అభివృద్ధి చెందాలని కోరుకుంటున్నాను సో మనకి ఏంటంటే చుట్టూ ఎంత ప్రెజర్ ఉంది ఎంత ఇదిగా ఉన్నా సరే మనకి ఇష్టమైన ఒక కార్యక్రమంలో పాల్గొని దాన్ని వీక్షించడం అనేది చాలా చాలా సంతోషాన్ని కలిగిస్తుంది సో ఏంటంటే మనం పూర్వం నుండి వచ్చే ఈ తోలుబొమ్మలాటలని నెక్స్ట్ బుట్టబొమ్మలాటలని కూచిపూడిలని ఇలాంటివన్నీ కూడా ఎవరికో భయపడి మనం తీసేయవలసిన పనిలేదు అంత బాగుండే లాగా మనమే దగ్గర ఉండి చూసుకోవాలి